హలో స్టేషనరీ షాపా మ్యాడం అదే బ్యాగ్స్ కావాలి స్కూల్ బ్యాగ్ ఫోర్త్ క్లాస్ బాబు ఫిఫ్త్ క్లాస్ బాబుకు ఇద్దరికీ ట్రావెలింగ్ బ్యాగ్స్ ఇట్లున్నాయా మ్యామ్ నోట్ బుక్సు ఇట్లున్నయా రేపు మార్నింగ్ సో మండే రోజు నెక్స్ట్ మండే మార్నింగ్ వచ్చేస్తాం మ్యాడం బ్యాగ్స్ ఇట్లా క్వాలిటీ బాగుంటాయా మ్యామ్ అదే క్వాలిటీ మంచిగా ఉండాలి బ్యాగ్ తొందరగా చినిగిపోకుండా ఆహా ట్రావెలింగ్ బ్యాగ్స్ ఉంటాయా

సరే మ్యాడం మండే రోజు వచ్చేస్తాము క్వాలిటీ అయితే బాగుంటుంది కదా మ్యాడం ఆహా సరే మే సరే మ్యాడం వస్తాను త్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్ మ్యాడం వేరే బాబు వాళ్ళకు కూడా ఉంటాయా ఇట్లా టెన్త్ క్లాస్ వాళ్ళకీని క్వాలిటీ మంచిగుండాలి మరి ఎందుకంటే తీసుకుంది రేట్లు తగ్గిస్తారా మ్యాడం

సరే మ్యాడం వచ్చేస్తాం మ్యాడమ్ అదదే మండే రోజు